హలో హలో మ్యానేజర్ హలో హలో మ్యానేజర్ గుడ్ మార్నింగ్ చెప్పు ఇదిగో రేపు పది మంది కొత్తవాళ్ళు వస్తున్నారు జాయిన్ అవుతున్నారు నీ కింద టెన్ కంప్యూటర్స్ని అరేంజ్ చెయ్యండి మొత్తం కంపెనీ గురించి నేనే చూసుకోవాలి ఇప్పుడొచ్చే కొత్త వాళ్ళ వాళ్ళ అన్నీ డీటెయిల్స్ నేనే చూసుకోవాలంటే నాకెట్లా కుదురుతుంది నువ్వే కనుక్కో వెళ్ళి అదే రిసెప్షన్ దగ్గరకి రిసెప్ నేనది గ్రూప్లో వెట్టినా మీరు కొంచెం యాక్టీవ్గా మీరు కొంచెం యాక్టీవ్గా వర్క్ చేస్తే గ్రూప్లో తెలుస్తుంది మీరు అసలు సుద్ద మొద్దులాగా అట్లనే ఉంటే ఎట్లా మీ ఓల్డ్ టీం అట్లే ఉంది ఇప్పుడు మీరు వచ్చినాక ఇట్లనే ఉంది మేం యూజ్ చేస్తాం అండి మాకు మా వర్క్ మొత్తం ఫోన్లోనే ఉంటుంది మీ వర్క్ మొత్తం కంప్యూటర్లో ఉందిగా అందుకే మీరు కంప్యూటర్ని అరేంజ్ చెయ్యండి రేపటికల్లా అందుకే గ్రూప్లో యాక్టీవ్ ఉండాలి కొంచెం అయినా నేను కొత్త లిస్ట్ ఆర్డర్ వెట్టేసినా అసలు నిన్ను మ్యానేజర్లా పెట్టడమే తప్పు ఇదంతా గానీ ముందు నువ్వు ముందు కంప్యూటర్లు అరేంజ్ చేయండి నాకు చాలా ప్రెజర్ చేస్తున్నారు పై నుంచి మీరు ఇంకా ఇది టెన్ డేస్ నుంచి చెప్తున్నారు అరేంజ్ చేయమని రేపే వస్తున్నారు వన్ డేలో ఎట్లా అరేంజ్ చేస్తారు ముందు మీ మీరు ఫాస్ట్గా చెయ్యండి వర్క్ ఇప్పుడే మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అవన్నీ బయట రేపు టెన్ కల్లా వాళ్ళు వస్తారు కొత్త టీం టెన్ మెంబెర్స్ వస్తారు వాళ్ళకి వాళ్ళొచ్చిన కొత్త టీం ఇప్పుడు ఉంటున్నారండీ కొత్త రూల్స్ వచ్చినాయి మీరు ఇంకా పాత కాలంలోనే ఉంటే ఇంక అట్లే ఉంటుంది ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి అంతా టెన్ మెంబెర్స్ వస్తున్నారు రేపు టీంకి

ఇప్పుడు మీరు నువ్వు నువ్వు సజెస్ట్ చేస్తే నేను వినాల్సిన పరిస్థితి వచ్చిందా నాకిప్పుడు మీరు చెప్తున్నారా నాకేం చెయ్యాలా ను ను నువ్వు జాబ్ చెయ్యాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా ఒక్కటే మాట చెప్పు ఓన్లీ ఇప్పుడు నేను నీకు కంప్యూటర్లు అరేంజ్ చేయమన్నా ఫ్రీ సజెషన్స్ ఇవ్వమని చెప్పలేదు నీకు ఓకే నాకు టైం లేదు ఇప్పుడు నీతోటి మాట్లాడనీకి ఓకే బై బై